తెలుగు భాషా వేత్తలతో సభా ప్రాంగాణాలు అన్నీ కూడా కళకళలాడుతున్నాయి ఇక రచయితులు పాఠకులకు పాఠకులకు మద్దతిస్తారని కూడా నమ్ముచున్నాను ఎందుకంటే పుస్తకాదరణశాల మనకు ఇంత ప్రయోజనకరంగా ఉంది కాబట్టి వారికి మద్దతు ఇస్తారని నమ్ముచున్నాను